తెలుగు భాష మాట్లాడేవారు ప్రధానంగా మూడు సవాళ్ళను ఎదురుకుంటారు ఒకటి భాషా సామర్థ్యం లేకపోవడం తెలుగు భాష మాట్లాడే చాలామంది ప్రజలు ఇంగ్లీష్ లేదా ఇతర ప్రధాన భాషలను బాగా మాట్లాడలేరు ఇది ఉపాధి విద్య మరియు ఇతర సామాజిక అవకాశాలను పొందడంలో సమస్యలు కలిగిస్తుంది రెండు సాంకేతికతలో భాషా మద్దతు లేకపోవడం అనేక సాంకేతిక పరికరాలు మరియు సేవలు తెలుగు భాషను మద్దతు ఇవ్వవు ఇది తెలుగు భాష మాట్లాడే వారికి వాటిని ఉపయోగించడంలో కష్టతరం చేస్తుంది మూడు భాషా సంస్కృతిని కాపాడుకోవడం తెలుగు భాష మరియు సంస్కృతి ప్రపంచీకరణ మరియు ఇతర భాషల ప్రభావాల కారణంగా క్షీణించడం ప్రారంభించింది ఇది తెలుగు భాష మాట్లాడే వారికి వారి గుర్తింపు మరియు సంస్కృతిని కాపాడుకోవడంలో కష్టతరం చేస్తుంది